వంట అనేది ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు కూడా ఇప్పుడు ఆడవాళ్లే చేయాలని ఏమీ రూల్ లేదు కదా మగవాళ్ళు కూడా చేయవచ్చు ఎందుకంటే వాళ్లు కూడా చేస్తే ఆడవాళ్లకు కొంచెం ఆసరాగా ఉంటుంది ఆ పిల్లలను చూసుకోవడం ఇంట్లో అన్ని పనులు చేయడం వలన మేము విసిగిపోతామని అనుకుంటున్నాము వి అనుకుంటున్నాము అదే అనుకుంటున్నాము అందుకనే మగవాళ్ళు కూడా బయట బయట నుండి వచ్చిన తర్వాత వాళ్ళ పని చేసుకున్న తర్వాత ఫ్రీ టైం ఫ్రీ టైంలోనే వాళ్లు కూడా వంట చేయాలని నేను నా నా ఉద్దేశం అలా ఈ రో ఈ రోజులలో ఆడవాళ్లు కూడా పనిచేస్తున్నారు బయటకు వెళ్ళి అన్ని రంగాలలో రాణిస్తున్నారు వాళ్లు కూడా మగవాళ్ళ కంటే తక్కువ ఏమి పని చేయట్లేదు అందుకనే అందరూ సమానమని వాళ్లు కూడా వంట చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆడవాళ్లు మాత్రమే చేయాలని ఎక్కడా లేదు మగవాళ్ళు కూడా వంట చేయొద్దని ఎక్కడా లేదు మనం అది ఒకరికొకరం అర్థం చేసుకొని ఆడ మగ అని కాకుండా అందరూ చేయాలని అనుకోని నేను మగవాళ్ళు కాకుండా ఆడవాళ్లే చేయాలనుకోకుండా ఏ వంటలైనా అందరూ చేస్తే బాగుంటుంది వాళ్లు కూడా చేసి వాళ్ళుకు కూడా కొంచెం సహాయంగా ఉంటే వాళ్లు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నాను మగవాళ్లనే ఉద్దేశమే కాదు ఆడవాళ్లు కూడా ఉంటే బాగుంటుందని వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు పనికి పోయి విసిగి విసిగిచెంది ఉంటారు వారు కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏవేవో పనులు పిల్లల్ని చూసుకోవడం అన్ని చేస్తారు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు వంట చేయడం అనేది కూడా వాళ్ళని వాళ్లకు సహాయంగా మగవాళ్ళు కూడా కట్ చేయడము కూరగాయలు కట్ చేయడము ఏవో కొంచెం హెల్ప్ హెల్ప్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి మగవాళ్ళు కూడా వంట చేస్తే ఏం తప్పు ఉండదు ఆడవాళ్లకు కొంచెం హెల్ప్ చేస్తే వాళ్లు కూడా ఆడవాళ్లు మా ఆడవాళ్లు మాత్రమే చేయాలని ఉద్దేశం ఉండవద్దు మగవాళ్ళకి వాళ్లు కూడా మంచిగా అన్ని పనులు వారు అన్ని పనులు చేసి కూడా అలసిపోయి ఉంటారు ఒకరికొకరు అర్థం చేసుకుని మీరు వంట చేయండి లేకపోతే నాకు అలసటగా ఉందని చెప్పినప్పుడు వాళ్లు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళుకి కూడా మీరు ఆడవాళ్ళు కూడా చేయవచ్చు ఒకరికొకరు అర్థం చేసుకుని వంట అనేది చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఆడవాళ్లు మాత్రమే చేయాలని రూల్ రూల్ ఉండకూడదు వాళ్లు చేసి మగవాళ్లు కూడా చేయడం ద్వారా ఆడవాళ్ళకి కొంచెము రిలీఫ్ అదేంటి ప్రశాంతత అనేది ఉంటుంది పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ మాకు పెద్ద పెద్ద పనులు బయట వెళ్లి పనులు చేసి వాళ్లు కూడా అన్ని అన్ని పనులు చేసి విసుగెత్తి పోతారు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో చేయాలో ఆ సందర్భాలలో చేస్తే బాగుంటుందని కొన్ని కొన్ని పనులు ఉన్నప్పుడు ఆడవాళ్లు కూడా మగవాళ్ళనే మొత్తం వంట చేయాలని ఉద్దేశ్యం కాదు ఏదో కొంత సమయంలో వారికి విసుగు చెందినప్పుడు లేదా వారికి హెల్త్ బాగాలేనప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు మగవాళ్ళు వంట చేస్తే ఆడవాళ్లకు కొంచెం హెల్ప్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను నా నా ఉద్దేశ్యం అది వాళ్లు కూడా వంట చేయడం ఆడవాళ్లే వంట చేయాలని ఈ ఈ రోజులలో మగవారు మగ ఆడ అని తేడా లేదు అందరూ వంట చేస్తున్నారు చేయడం మగవాళ్లనే కాదు అందరూ ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ సమానమని నేను అనుకుంటున్నాను ఈ ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్దేశపూర్వకంగా వంట అనేది ఆడవాళ్ళు మాత్రమే కాకుండా మగవాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం నేను అనుకుంటున్నాను మా ఇంట్లో మా ఆయన కూడా వంట చేస్తాడు నాకు బాగాలేనప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా పిల్లలతో విసుగుచెందినప్పుడు మా ఆయన కూడా వంట చేసి పెడతాడు మా పిల్లలకు కూడా తినిపియడం అలాంటివి హెల్పింగ్ని హెల్పింగ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పిల్లలతో విసిగిచెందినప్పుడు మా ఆయన కూడా ఆలోచించి